హలో నమస్తే అండి ఇది యశ్వంత్ ట్రావెల్సేనా అండి అదే అండి ఏమీ లేదు నేను ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వద్దాం అని అనుకుంటాన్నానండి నెక్స్ట్ ఈ మంత్ అంటే ఏమి లేదు మీ ట్రావెలింగ్స్లో నుంచి మాకు కార్స్ అనేవి కావాలి అంటే మాకు యాక్చువల్గా అయితే స్టాటింగ్ రోజు రెండు కావాలండి ఎందుకంటే మా లగేజ్ పెట్టుకోవడానికి అంటే ఎయిట్ మెంబెర్స్ వస్తున్నాం ఎయిట్ మెంబెర్స్కి లగేజ్ అనేది మాకు కొంచెం ఎక్కువగానే ఉంది అంటే మేము ఇండియాకి వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉందాం అనుకుంటున్నాం అండి ఆల్సో ఫార్టీ ఫైవ్ డేస్కి మేము సరిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అంటే వేరే వేరే ప్లేసులకి ఇండియాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్కి అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేసెస్కి తిరుగుదాం అని మేము అనుకుంట్నాం ఓకే టూరిస్ట్ ప్లేస్లన్నీ చూపించండి అలాగే ఏంటంటే డ్రైవర్ని మీరు పెట్టుకుంటారా మేము మామ్మల్ని పెట్టుకోమంటారా ఓకే మొత్తం అమౌంట్ ఎంత అవుతుందండి డ్రైవర్ ఉంటే ఎంత డ్రైవర్ లేకపోతే ఎంత ఓకే అండి ఓకే అంటే ఏమన్నా ఓకే అంటే మేము ఫార్టీ ఫైవ్ డేస్ ఉందాం అనుకుంటున్నాం కాబట్టి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా కార్ మా దగ్గరే ఉంటదండి అంటే మేము ఇండియాకి ల్యాండ్ అయిన తరువాత ఢిల్లీ టు హైద్రాబాద్ ఒకటి హైద్రాబాద్ టు రాజమండ్రి రెండు ఫ్లైట్లు ఉంటాయి సో ల్యాండ్ అయ్యేది లాస్ట్ మేము రీచ్ అయ్యేది ఏంటంటే రాజమండ్రిలో ఓకే రాజమండ్రిలో మాకు ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే మాకు కార్ అని ఉండాలి మేము అక్కడ నుంచి మేమ్ మేము రూమ్స్ బుక్ చేసుకున్నాం సో మేము అక్కడికి వెళ్ళిపోవడానికి మాకు రెండు కార్లు కావాలి అంటే లగేజ్ ఒకటి పెట్టుకోవడానికి అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా మీరు మాకు చూపించడానికి కార్ అనేది మాకు కావాలి లేదండి ఫార్టీ ఫైవ్ డేస్ రెండు కార్లు కావాలి అంటే ఒకసారి మా ఫ్రెండ్స్ని అడిగి చెప్తామండి అంటే మేము ఒక ఎయిట్ మెంబర్స్ వద్దామని అనుకుంట్నాం అంటే ఎయిట్ మెంబర్స్కి సరిపోయేంత కారు లగేజ్ ఉన్నదంటే ఒక్క కారే చాలు లేవంటే మాకు రెండు కావాలి ఓకే మాకు కొంచెం మీరు లిస్టు రాసి కార్ ఫొటోస్ కూడా మాకు వాట్సప్లో సెండ్ చెయ్యాలి అని చెప్పేసి కోరుతున్నాం

ఫొటోస్ కూడా మాకు వాట్సప్లో సెండ్ చెయ్యండి ప్రతి డిటైల్ కూడా ఓకే అండి థ్యాంక్స్ అండి